జుట్టును చర్మాన్ని కాపాడుకోవాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే మన డైట్ని కంట్రోల్ చేయడం అన్నమాట మనం తినే ఆహారాలు కొన్ని పోషకాలవి తీసుకోవడం ముఖ్యం మనం తినే వాటిల్లో మనం తినే వాటి మన తినే తిండి మీదనే మన జుట్టుకి మన చర్మానికి కావాల్సిన ఆరోగ్యం మన ఉంటుంది కాబట్టి మనము బయట చెడు తిండ్లు తినడం ఆపేసి ఇంట్లో పోషకాలు తిండి తింటే మన చర్మాన్ని కాని జుట్టుని కాని కాపాడుకోవచ్చు సాధారణంగా మన చర్మాన్ని కాపాడుకోవడానికి టమాటాని కాని పప్పాయని పప్పాయ పేస్ట్ని వాళ్ళకు వాడతాము అలానే మన జుట్టుని కాపాడుకోవడానికి అలోవెరా అలోవెరా జల్ని వాడడం కాని లే కదా ఉల్లి రసాన్ని వాడడం కాని అలాంటివి వాడడం వల్ల మన జుట్టు బలంగా దృఢంగా అయ్యే అవకాశం ఉంది అలానే మన చర్మాన్ని హెల్దీ ఆరోగ్యంగా ఉంచడానికి ఎక్కువగా నీళ్లు తీసుకో తాగడం వల్ల మన చర్మాన్ని కాని చుట్టూను కాని కాపాడుకోవచ్చు అలానే ప్రతిరోజు మన తినే తిండిలో పండ్లని కాని పచ్చికూరగాయలని ఆకుకూరగాలని వాడడం వల్ల మన జుట్టు కూడా చాలా దృఢంగా ఒత్తుగా ఉంటుంది మనం కాపాడ ఎక్కువ మనం తినే తిండిలో ఆడ్ ఉంచుకోవాలి ప్రతి వారము కనీసం రెండు సార్లు ఆకుకూరలు తినడం కాని క్యారెట్స్ బీట్రూట్స్ లాంటివి తీసుకోవడం కాని ఇవన్నీ తీసుకోవడం వల్ల మన జుట్టుని మనం కాపాడుకోవచ్చు కో దానివల్ల అంటే జుట్టు రాలకుండా నిరోధించుకోవచ్చు ఎక్కువ ప్రతిసా ప్రతిరోజు మన జుట్టుని తలస్నానం షాంపూస్ యూస్ చేయకుండా నాచురల్ ప అంటే సాధనమైన పద్ధతిలో మనం కుంకుడుకాయ వాడడం కుంకుడుకాయని షాంపూస్ లాగా వాడడం చేస్తే మన జుట్టు నాచురల్గా తీసుకునే వాటి గురి మీద ఎక్కువ బలంగా తయారవుతాయి అలానే జుట్టులో ప్రతిరోజు కాలుష్యం వల్ల మన జుట్టు జుట్టులో పడే దుమ్ముని కాని ధూళి కాని ప్రతి రోజు కడుక్కుంటే మనకి జుట్టుకి ఆరో ఎంతో మంచి ఆరోగ్యంగా ఉంటుంది చర్మం విషయం వస్తే ప్రతిరోజు బయట తిరిగి ఎండలో తిరిగి వచ్చే అప్పుడప్పుడుకి ఈరోజు పడుకునే ముందు లేవగానే మన చర్మాన్ని అంటే ముఖాన్ని కాని చర్మాన్ని కాని కడుక్కుంటే అవి కూడా ఎంతో ఆరోగ్యకరమైన ఉంటుంది అలానే ప్రతిరోజు ఎక్కువ ఎక్కువ ఐదు లీటర్లు ఐదు లీటర్లు కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగడం వల్ల మన చర్మ ఆరోగ్యం కూడా చాలా అందంగా తయారవుతుంది మన చర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన దగ్గరనే ఉంటుంది దానికి దానికి దానికోసము మనం మన ఇంట్లోనే చాలా విధమైన ఆరోగ్యమ్మ కరమైన వస్తువులతోనే మా చ చర్మాన్ని ఇంత మృదువుగా అందంగా మనం తయారు చేసుకోవచ్చు అవి ఏమిటో ఇప్పుడు చూసుకుందాం మొదటిగా టమాటాలు టమోటా ప్యూరిని మన మొహానికి గా మొహానికి పేస్ట్ లాగా చేసుకోని పెట్టుకోవడం వల్ల మన మొహంలో ఉన్న బ్యాడ్ సెల్స్ అంటే చెడు సెల్స్ కాని చెడు బ్యాక్టీరియా కాని అంత తొలగిపోతాయి అలానే పప్పయ్య యూస్ చేయడం వల్ల మన చర్మ సమ సౌందర్యం చాలా మెరుగు అవుతుంది ఇవి కొన్ని పా ఇట్లా ఉంటాయి అని కెమికల్స్ త్రు అంటే చాలా కెమికల్స్ త్రూ యూస్ చేసే ఫేస్ మాస్కులు కాని లేదా వాటికి కెమికల్స్ త్రూ చేసే పేస్ క్రీమ్స్ కాని అప్లై చేయడం వల్ల మనం చర్మం డబ్బున పాడవుతుంది అలా కాబట్టి మనం బయట నుంచి వచ్చే అంటే కెమికల్స్ యూస్ చేసి చాలా వేరే వేరే రకమైన వాటిని యూస్ చేసి కెమికల్స్ యూస్ చేసి వాటే వాడే క్రీమ్స్ని వాడకుండా సాధారణమైన పేస్ట్ని కాని మనం ఇంట్లో తయారు చేసుకునే పసుపు కాని గంధం కాని వీటిని వాడుకోవడం వల్ల మనం చర్మ ఎంతో ఆరోగ్యంగా మృదువుగా ఉంటుంది ఇంకోకటి వ వస్తే మన జుట్టు మన చర్మం మన అందానికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి అన్నమాట ఎలా గంటే జుట్టు ఒత్తుగా ఉండడం వల్ల చొ మన చర్మ సౌందర్యం ఎక్కువ ఉండడం వల్ల వీరు ఎదుటివారిని ఆకట్టుకునే కలిగే ఆకట్టుకునే శక్తి మనకు ఉంటుంది సో మనం జుట్టు ఎక్కువ పెంచుకొని మన జుట్టు మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం పాటించాల్సింది ఇవిగో ఇవే అన్నమాట ఆరోగ్యమైన తిండి తీసుకోవాలి వాటిని కొంచెం జాగ్రత్తగా ప్రతిసారి వాటిని స్నానం చేసేటప్పుడు వా జుట్టులో ఉన్న అంటే దుమ్మున్ని కాలుష్యాన్ని తీసేసి మన మ ప్రతిసారి వారానికి ఒక రెండుసార్లు తలస్నానం చేసుకోవడం వల్ల మన జుట్టు ఎంతో అందంగా మృదువుగా ఉంటుంది ఇంకోక విషయానికి వస్తే మన జుట్టుకి నూనె ఎంతో అవసరం అన్నమాట నూనె రాసుకో నూనె రాసుకోవడం వల్ల మన జుట్టు బలంగా తయారవుతుంది సో దానివల్ల ఏమైతుందంటే మన జుట్టు రాలిపోకుండా ఉంటుంది నూనె మన జుట్టుకి నూనె చాలా అంటే చాలా అవసరం అండి సో నూనె కచ్చితంగా వాడాల్సిందే మన జుట్టుకి అలానే ఫేసుకి కూడా ఇవి అవి క్రీములు అని చెప్పేసి ఏవి వాడకుండా మా ఇంట్లో దొరికే న్యాచురల్గా దొరికే కొన్ని పై వా వాటిని వాడుకొని మనం మన చర్మ చర్మ సౌందర్యాన్ని అందంగా మెరుగుపరచుకోవాలని చెప్పేసి నా ఈ నేను అనుకుంటున్నాను అండి